నేను పారాడైస్ రెస్టారెంట్ నుంచి దమ్ బిర్యానీ ఆర్డర్ చేసాను నాకు చాలా నచ్చింది దానికి నేను నాలుగు స్టార్లు రేటింగ్ ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ చెయ్యాలనుకుంటున్నాను దయచేసి త్వరగా నా ఆర్డర్ అందించగలరని కోరుతున్నాను